నమస్కారమండి రాకేష్ గారు వస్తున్నానండి కూర్చోండి కు ఏం చదువుతున్నారండి న్యూస్ పేపర్ చదువుతునట్టున్నారు ఇంతకీ ఏం పేపర్లండి ఎవరివి ఈనాడు అవునండి అవునవును అదే ఈనాడు ఉంది మన ఆంధ్రప్రదేశ్కి ఈనాడు సాక్షి ఆనంద్ ఆంధ్రజ్యోతి ఛానల్స్ కూడా ఉన్నాయి కదండీ బాగా అవునండి అవును అవునండి

ఈ ఛానలు ఉందండి ఏబీఎన్ ఛానల్ అవునండి అంతేనండి సాక్షి తెలిసిందే కదండి వైసీపీకి సపోర్ట్ అదే ఇంక వాల్ వాళ్ళదే కదండి సాక్షి పేపరు ఈ ఆంధ్రజ్యోతి అంటరా ఇంకలా సపోర్ట్ వచ్చిందని చెప్తా వుంటనారు అవును అవునండి అవును అవునండి అంతే అండి చిన్న చిన్న సంఘటనలు ఎక్కడ జరిగినా హత్యాచారాలు జరిగిన పట్టిచ్చుకోరు కాని ఇలాంటి రాజకీయ నా నాయకులిని మాత్రం బాగా బ్రేకింగ్ న్యూస్ వేస్తూ వుంటారు అంటే మా ఇంక వాళ్ళవే ఉంటన్నాయండి నేనదే చూస్తా చదువుతున్నాను మొత్తం వాళ్ళవే వస్తున్నాయి రాజకీయ వార్తలే మొత్తం

అంత ఎప్పుడు జరిగిందండి అసలా తెలియలేదు అదే అర్ధమయిందండి అసల ఇంత జరుగుతున్నా ఇంకా ఎవరికీ తెలియకపొతే తెలియనివ్వకుండా ఇంక పక్కకి నెట్టేశారు ఇంకది రానివ్వలేదండి అంటే న్యూసుని రానివ్వలేదు బయటికి ఏం జరిగిందో తెలీదు ఏ ఎలా ఎవరన్న డబ్బున్నవాళ్ళ ఏమో తెలీదు ఇంకా దాన్ని బ్రేకింగ్ న్యూస్లో వేయలేదు పడిందండి అవును అవునండి అన్నారు కాలింది పక్కన డాక్టర్ దగ్గరికి లో అవునండి అవును మన లోక లోకల్ ఛానల్ని వాళ్ళు కూడా అలాగే తయారయ్యారండి అంతే అవును అవునండి టీఆర్పీల కోసమే మనకి ఏది ఎక్కువ తెచ్చిపెడద్దో అదే వెయ్యాలి అన్నట్టుగా మారిపోయారండి ఇప్పుడు మొత్తం ఛానళ్లేంటి న్యూస్ పేపర్లేంటి ఏవైనా అవును అవును అంతేండి ఎ ఎవరికి నచ్చిందాళ్ళు రాస్తున్నారు ఏది నిజమో ఏది అబద్దమో తెలియట్లేదు కానీ జరిగింది నిజమనేది అలా ఉండిపోతుంది అవునండి అవునవును అవునండి మా అవునండి ఉన్నాయి ఉన్నాయి పెట్టారు ఎంవీటిబి అవును అవునండి కొద్ది అవునండి నేను విన్నాను కొద్దిగా ఏదన్న జరిగినా ఎలాగైన సరే దాన్ని ప్రజలకి తెలియజేయాలి అన్నట్టుగా ఉంటారండి అంతేనండి అంతే అవును అవునండి అంతే ఎక్కడ ఏం జరిగినా మనకి తెలియాలి కాకపోతే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పడికి మెయిను ఈ రాజకీయాలు గురించే ఇ ఎక్కువగా బాదయిపోయింది సినిమాలు రాజకీయాలు అంతేండి అంతేండి రోజులలా మారిపోయినయి న్యాయానికి రోజులు లేవు ఇలా ఎవరూ ఏ ఎటు ఉంటాడో తెలీదు ఎవడు డబ్బు ఇస్తే వాడి వైపు వెళ్ళడం టీఆర్పీల కోసం పనిచేయడం సరేనండి సరేండి వెళ్తానండి వెళ్తాను నేను కొద్దిగ పనుంది చూసుకుని కలుస్తానండి మళ్ళీ కలుస్తాను నేను సరే అండి